అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందిన కొన్ని భారతీయ క్రీడలు ఇవి కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ రెజ్లింగ్ ఫీల్డ్ హాకీ క్రికెట్ ఖోఖో కూడా భారతదేశంలో చాలా ప్రాముఖ్య ఉన్న క్రీడ అంతర్జాతీయ స్థాయిలు కూడా ఇది పాపులర్ అవ్వడాన్ని మొదలుపెట్టింది బ్యాడ్మింటన్ బ్యాట్మింటన్ భారతదేశంలో చాలా విజయాలు సాధించిన క్రీడా సైనా నెహవాల్ పీవీ సింధు లక్ష్య సేన్ క్రీడాంబి శ్రీకాంత్ లాంటి ప్రముఖ ఆటగాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించారు రెజ్లింగ్ కుస్తి భారతదేశంలో పురాతనమైన క్రీడా సుశీల్ కుమార్ యోగేశ్వర్ దత్ బజరంగ్ పునియా దినేష్ పుల్వన్త్ వంటి క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించారు ఫీల్డ్ హాకీ హాకీ భారతదేశంలో అనేక కాలంగా ప్రాచుర్యం పొందిన క్రీడ భారత జట్టు ఒలంపిక్స్లో భారత మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ పోటీలలో కూడా విజయాలు సాధించింది క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యమైన క్రీడా భారత క్రికెట్ జట్టు ఐసిసి విశ్వ కప్ వేదికలలో ఎన్నో విజయాలు సాధించింది క్రికెట్ వరల్డ్ కప్ ఐసిసి ఛాంపియన్స్లో ట్రోఫీ టి ట్వంటీ వరల్డ్ కప్ వంటి పోటీలలో కూడా మెడల్స్ సాధించింది ఈ క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి